కృష్ణాజిల్లాలో వృద్ధులు ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే అవకాశాలు వాటి సమస్యలు ఆరోగ్యసంరక్షణ దీర్ఘకాలిక వ్యాధులు శారీరిక మానసిక స్వస్థ సమస్యలు వైద్యసేవలకు అందుబాటు లేకపోవటం వైద్య ఖర్చులు భరించలేకపోవడం ఇలాంటివి అన్నీ సామాజిక మద్దతు అంటే ఒంటరితనం కుటుంబం నుండి దూరంగా ఉండడం స్నేహితులు సామాజిక సంబంధాలు లేకపోవడం సామాజిక కార్యక్రమాలలో పాల్గొనలేకపోవడం ఆత్మగౌరవం ఉపయోగించబడనవి భావన ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం సమాజంలో గౌరవం లేకపోవడం అవకాశాలు ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం నుండి ఉచిత వైద్యసేవలు శిబిరాలు సీనియర్ సిటిజన్లు క్లినిక్లు హోమ్ హెల్త్కేర్ సేవలు ఆరోగ్య బీమా పథకాలు సామాజిక మద్దతు వృద్ధుల హోమ్లు సీనియర్ సిటిజన్లు క్లబ్బులు స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాలు ఇలాంటివి ఉంటాయి కదా కుటుంబ సమయంతో క్రమంగా తప్పకుండా సంభాషణ ఆత్మగౌరవం వృద్ధులకు ఉపాధి అవకాశాలు వృద్ధులకి స్వయం ఉపాధి పథకాలు వృద్దులకు గౌరవం గుర్తింపు ఇచ్చే కార్యక్రమాలు కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి అవి ఏంటంటే వ్యాయామం ఒత్తిడి తగ్గించడానికి శరీరిక శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రోజువారీ వ్యాయామం చాలా ముఖ్యం పుస్తకాలు చదవడం మానసిక చురుదురుకులు కాపాడుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి పుస్తకాలు చదవడం చాలా మంచిది తర్వాత సీనియర్ సిటిజన్ల ఎస్టిమేట్ కార్పరేషన్ అంటే ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎస్టిమేట్ కార్పరేషన్ వృద్ధులకు అనేక రకాల సేవలు అందిస్తుంది ఈ సేవలు గురించి మరింత సమాచారం కోసం దయచేసి సీయూసి వెబ్సైటును సందర్శించండి ఇంకా చివరిగా వచ్చి కృష్ణాజిల్లాలో వృద్దులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించడానికి వారికి అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం సామాజిక సంస్థలు కుటుంబాలు కలిసి పనిచేయాలి వృద్ధులు సమాజంలో ఒక ముఖ్యమైన భాగం వారిని గౌరవించాలి వారి అవసరాలను తీర్చడం కూడా మన బాధ్యత